నేను నా ఉద్యోగం అంటే నా కెరియర్ తాలూకా గురించి భవిష్యత్తులో నేను చాలా ఉపయోగ ఉపయోగపడే ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్నానండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనేసి నాకు ఒక కెరియర్ ఒక భవిష్యత్తులో ఒక ఆలోచనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి సులభంగా ఏమీ దొరకదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే సులభంగా దొరకదు చాలా కష్టపడాలి వీడేంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటున్నారు గుర్తు చేస్తున్నాను అంతే చాలా కష్టం అండి అది రాత్రింపవళ్ళు కష్టపడి చదవాలి ఎన్నెన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళి మా నిరుపేద కుటుంబమండి కానీ నా కోరిక ఏమో అలా ఉంది కాని చదువుతానండి చదువుతున్నాను ఖచ్చితంగా నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలి అనేది నేను నా భవిష్యత్తులో దానికోసం నేను చూస్తున్నాను కాబట్టి మీకిప్పుడు తెలియజేస్తున్నాను